ఓ అవును నేను డ్రాయింగ్ క్లాస్కి వెళ్ళిన అనుభవం నాకు ఉంది అది నాకు చాలా మంచి అనుభవం నేను ఏడవ తరగతిలో ఉన్నప్పుడు మా ప్రక్కలో ఒక ఆర్ట్ క్లాస్ ప్రారంభమైంది అక్కడ మా టీచర్ బేసిక్ స్కెచ్లు షేడింగ్ రంగుల ఉపయోగం వంటి విషయాలు చాలా ఆలోచనాత్మకంగా నేర్పారు ప్రతీ వారం రెండు క్లాసులు ఉండేవి మొత్తం నేను కేవలం పెన్సిల్ డ్రాయింగ్ నేర్చుకున్నాను మొట్టమొదట నేర్చుకున్న చిత్రమే మొక్కలు మరియు పూలు గీయడం తరువాత ఫేస్ స్కెచ్చింగ్ యానిమల్ డ్రాయింగ్ వెస్టర్న్ మరియు ఇండియన్ ఆర్ట్ స్టైల్ గురించి కూడా బోధించాారు క్లాస్లో నాకు చాలామంది స్నేహితులు కూడా కలుసుకున్నాను వారి పనిని చూసి నేను ప్రేరణ పొందేవాడిని నా అనుభవం ద్వారా నేను చాలా విషయాలు నేర్చుకున్నాను ముఖ్యంగా ఓపిక అంకిత భావం మరియు శ్రద్ధగా ఏ పని అనా చేయడం ఎలా అన్నది నేర్చుకున్నాను చిత్రాన్ని పూర్తిగా గీయడం అనేది సమయం కేటాయించడం లోపల నుంచి మను మనం గుర్తించడం మళ్ళీ మళ్ళీ సరిదిద్దడం వంటి విషయాలు ఇతర రంగాల్లోనూ సహాయపడతాయి ఉదాహరణకి విద్యాభ్యాసం కూడా అంతేగాదు ఆ క్లాస్ ద్వారా నాకు రంగులతో అనుభవం పెరిగింది రంగుల ఎంపికరణను నెమ్మదిగా నిపుణుడిగా తయారు చేేసింది ఇంకా నేను సొంతంగా ఇంట్లో పెయింటింగ్ వేయడం మొదలుపెట్టాను పుస్తకాల్లో చూడటం కన్నా నేర్పించబడటం వల్ల చాలా చక్కగా నేర్చుకోవచ్చు అన్న నమ్మకం నాకు నచ్చింది ఇంతవరకు నేర్చుకున్న వారితో కొన్ని పోటీలు కూడా పాల్గొన్నాను కొన్నిసార్లు బహుమతులు కూడా వచ్చాయి ఇప్పటికీ నాకు ఆ ఆసక్తిని కొనసాగిస్తున్నాను ఆన్లైన్లో కూడా కొన్ని వీడియోలు చూసి క్రొత్త క్రొత్త డ్రాయింగ్ ట్రిక్స్ నేర్చుకుంటూ ఉంటాను అప్పుడప్పుడు ఈ అనుభవం నా జీవితంలో ఒక మైలురాయి లాంటిది క్రియేటివిటీ పెరగడమే కాకుండా నన్ను వ్యక్తిగతంగా మరింత ఆధ్యాత్మికంగా ఆత్మవిశ్వాసంతో ముందుకు నడిపించింది